ఎయిర్ ఫోర్స్

సార్ మేము ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేయడానికి వచ్చినాము సార్ మాకు కొంచెం ఫుడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్ ఎందుకంటే మాకు కొద్దిగా అలర్జీ ఉంది మీరు ఈ టైంలో మీరు ఎలాంటి ఫుడ్ని సప్లై చేస్తున్న కొంచెం మాకు తెలిస్తే సార్ మాకు ఎలర్జీ ఉంది సార్ సో కాబట్టి మాకు ఫుడ్ సరిగ్గా సప్లై చేయండి సార్ ఆనియన్స్ వద్దు సార్ శాండ్విచ్ అవిస్తారు కదా మీరు ఆనియన్స్ ఆనియన్స్ అది స కాలీఫ్లవర్

సార్ చపాతి సార్ సార్ మాకు చపాతి దాల్ సార్

మాకు జ్యూస్ ఇవ్వండి సార్ ఫ్రూట్ జ్యూస్ కానీ నట్స్ కాని సార్ క్యాబేజీ అదే సార్ మాకు ఎలర్జీ ఉంది సార్ వద్దు సార్ క్యారెట్ కర్రీ పర్వాలేదు సార్ రెండు చపాతి సార్ క్యారెట్ సార్ క్యారెట్ కర్రీ ఫ్రూట్ జ్యూస్ సార్ సరే సార్ ఇవి చాలా సార్ మాకి ఎందుకంటే మాకు ఎలర్జీ ఉంది కదా మాకు అదే శాండ్విచ్లో ఆనియన్స్ క్యాలఫ్లవర్ క్యాబేజ్ అవి పెడతారు మాకు అవే సరిపోవు సార్ ఆ హెల్త్కి థ్యాంక్ యూ సార్ మా మెనూను మా మెనూలో అవి యాడ్ చేసుకోండి సార్ చపాతి క్యారెట్ కర్రీ ఫ్రూట్ జ్యూస్ నట్సు సార్ థ్యాంక్యు సార్